తీవ్ర తీవ్ర వర్షాల వల్ల నారసింగి ప్రాంతంలో కనెక్టింగ్ బ్రాడ్బ్యాండ్ సేవలకు ఇబ్బంది అవుతుంది వైర్ కటింగ్లు బాగా జరిగాయి గాలి దుమారం వల్ల ఈ ప్రాంతంలో ప్రాపర్ చక్కగా బ్రాడ్బ్యాండ్ రావట్లేదు ఈ వర్షాలని అందుబాటులో పెట్ వర్షాలకి తగిన తగినట్టు కస్టం వర్కర్స్ని అందుబాటులో పెట్టుకొని తొందరగా జరపాలి అని కోరుకుంటున్నాము మా తరపున ఎలాంటి ఇబ్బంది మీకు కలిగనివ్వము తొందరగా వచ్చి పని జరగనియ్యండి మీరు ఇంకొకటి ఇలా జరగడం వల్ల మాకు ఇబ్బంది అయ్యింది ఈ ఇబ్బంది వల్ల దీని ఇబ్బందిని ఉద్దేశించి మీరు మా ప్లాన్ గడువుని రిఫరల్ ద్వారా కూపన్ ద్వారా పెంచి కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము